నమస్కారం అండి నేను మా ప్రాంతంలోనే నేను మా ఇంటి ఇంటిని మారుస్తున్నాను అందుకు నాకు గ్యాస్ కావాలి నా గ్యాస్ అడ్రస్ను నేను మార్చుకోవాలని అనుకుంటున్నాను కావున నాకు కొత్త అడ్రస్కు గ్యాస్ సిలిండర్ కావాలని కోరుకుంటున్నాను అందుకు నేను క్రొత్త నెంబర్ని క్రొత్త ఇంటి నెంబర్ను క్రొత్త ఖాతా నంబర్ను ఇస్తాను నేను ఇచ్చిన కొత్త అడ్రసుకే మీరు నాకు గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేయాలని నేను కోరుకుంటున్నాను కావున నాకు సహకరించండి ధన్యవాదాలు నా క్రొత్త ప్ర క్రొత్త వి చిరునామా నా ఇంటి నెంబరు వచ్చేసి ఫోర్ డ్యాష్ టూ మరియు కొత్త ఐడి వచ్చేసి నాలుగు మూడు సున్నా సున్నా ఒకటి రెండు అంతే కావున నా క్రొత్త ఇంటి అడ్రస్కు మీరు డెలివరీ చేయాలి అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు